తొమ్మిది లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆరు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది నలభై రెండు వేల మూడు వందల అరవై నాలుగు ఒక లక్ష యాభై వేల ఆరు వందల నలభై రెండు పదమూడు లక్షల యాభై రెండు వేల నాలుగు వందల యాభై ఒకటి ఐదు వందల యాభై ఐదు